సాధారణంగా మా ఊరిలో ఎవరికైనా పాము కరిస్తే ఏం చేస్తామంటే మొదటగా ఆ ముందు పాము విషం అనేది పూర్తిగా వ్యాపించకుండా గట్టిగా ఒక గుడ్డతో గట్టిగా కట్టి ఆ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అనేది అందిస్తాము కాటు వేసిన పాము అనేది ఏ పామో తెలియకపోతే ఆ పాము ఫోటో తీసుకుని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆయనకు చూపించి ఈ పాము కరిచింది అని వాళ్ళకి చూపించి వాళ్ళు ఏ పాము లే తాచు పామా లేకపోతే ఆ కట్ల పామా బురద పామా అని ఆ పాము యొక్క స్థితి చూసి దాని తగ్గట్టు వైద్యం అనేది వాళ్ళు అందిస్తారు